మా ఊరిలోని స్కూళ్ళలో మంచి మరుగుదొడ్లు త్రాగు నీరు పుస్తకాలు డెస్కులు బెంచీలు భోజన సదుపాయాలు అన్నీ ఉన్నాయి మరియు భోజన సదుపాయాలు అయితే చాలా చక్కగా అంది ఆహారవంతంగా ఆరోగ్యవంతంగా పిల్లలకి బల బలంగా చేకూరడానికి ఏ కూరగాయలు అయితే తినాలో అవి పెడుతూ చాలా చక్కగా చేస్తున్నారు కానీ నా దృష్టిలో అయితే త్రాగు నీరు మరియు మరుగుదొడ్లు ప మరింతగా మెరుగు పరిస్తే బాగుంటుందని నా ఆలోచన ఎందుకంటే మరు మరుగుదొడ్లు ఇంకా మరి కొన్ని ఉండి ఉంటే ఇంకా సౌకర్యవంతగా ఉంటుందని నా ఆలోచన మరియు త్రాగు నీరు కూడా ఆ సె మినరల్ వాటర్ అది కూడా అన్ని చోట్ల ఆ అన్ని ఫ్లోర్స్లోను అవైలబుల్గా అందుబాటులో ఉండేగా ఉంటే విద్యార్థులకు సదుపాయంగా ఉంటుందని నా ఆలోచన